వ్యవసాయం పూర్తిగా మారడానికి వాతావరణ పరిస్థితులు చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి ఎందుకంటే కాలం మారుతున్న కొద్ది ఈ వాతావరణంలో తేమ కాని ఉష్ణోగ్రతలు కాని వేడి చలి ఇవన్నీటికి పంటలను చాలా ప్రభావితం చేస్తాయి వీటిలో ముఖ్యంగా మనకు వర్షాకాలం వర్షాలు ఎక్కువగా పడి వర్షాలు ఎక్కువగా పడి వాటి వల్ల పం పంటలు దిగుబడి కోల్పోతుంది మొక్కల్లో ఎదుగుదల ఆగిపోతుంది వాటిని మనం అరికట్టాలంటే ఏం చేయాలనంటే ఫస్ట్ థింగ్ మనం ఆ వాతావరణంలో అనుకూలంగా ఉండే పంటలను ఎంచుకోవాలి వర్షాకాలం అయితే వర్షాకాలం చలికాలం అయితే చలికాలం ఆయా కాలాలకు తగ్గట్టుగా అనుకూలంగా అంటే నిలకడగా ఉండే పంటను మనం ఎన్నుకొని వాటిని ఎక్కువ సాగు చేసే ప్రయత్నం చేయాలి అలా చేసినట్లయితే రైతుకు అధిక నష్టం వాటిల్లకుండా అలాగే తక్కువ పెట్టుబడితో మానసిక ఒత్తిడికి గురి కాకుండా అప్పుల బారిన పడకుండా తను తన పంటను ఎంతో కొంత కాపాడుకొని లాభం పొందకపోయినా కనీసం నష్టపోకుండా ఉండ ఉండగలుగుతాడు పంటలు నాశనం అయితే

వాటిని ఈ టెస్టింగ్ సెంటర్ల ద్వారా తెలుసుకోని అరికట్టగలిగితే పంటలో ఏమన్నా దిగుబడి పెంచే మార్గాలు కనిపిస్తూ ఉంటాయి వ్యవసాయం అనేది పూర్తిగా వాతావరణంపైనే ఆధారపడి ఉంటుంది కొన్ని పంటలకు ఎండ అవసరం కొన్ని పంటలకు గాలి అవసరం

వేసవికాలంలో ఉండే అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే తట్టుకోలేని స్థితిలో ఉన్న పంటలను మరి చివర్లో ఫిబ్రవరి మార్చ్లో ఆ సమయంలో సాగు చేసినట్లయితే ఈ కాలంలో వచ్చే అధిక ఉష్ణోగ్రతలు కాని వాటి ప్రభావం చాలా చూపిస్తూ ఉంటాయి ఈ పంటల పైన కాబట్టి ఆలోచించి వాతావరణానికి అనుకూలంగా ఉండేటట్లు ఏదైతే పంట తట్టుకోగలుగుతుందో సరిగ్గా నిర్ణయం తీసుకొని మనం పంటను ఎంచుకోవాలి ముందు జాగ్రత్తతో కాలాన్ని అనుసరించి తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవాలి అట్లయితేనే పంట స్థిరంగా మన చేతుల్లో ఉంటుంది లేనట్లయితే పంటలో నష్టం కొంచం ఏమాత్రం ఎడమరచినా కూడా రైతు నష్టపోగలుగుతాడని నా సూచన ఏ కా కాలల మనం వేసే ఎరువులను కూడా ఈ వాతావరణ పరిస్థితులే డిసైడ్ చేస్తూ ఉంటాయని మా అభిప్రాయం వాతావరణం భూమిలో ఉష్ణోగ్రతలు ఎక్కువ అయ్యే కొద్ది ఆ వేడికి భూమిలో ఉన్న క్రిమి కీటకాలు చనిపోతూ ఉంటాయి ఇట్లా చనిపోతున్నప్పుడు రైతుకు ఎరువు నష్టం వాటిల్లుతుంది ఈ ఎరువు నష్టం అరికట్టడానికి అనేక కెమికల్ ఎరువులను రైతు విక్రయిస్తూ వాటిని వాడటానికి చేస్తూ ఉంటాడు కానీ ఇట్లా చేసినప్పుడు ఏమైతుంది అంటే ఈ భూమిలో ఉన్న ఆ కొంచెం ఏదైతే దాదాపు చనిపోయిన కూడా ఎంతో కొంత భూమిలో రైతుకు ఉపయోగపడే బ్యాక్టీరియా కావచ్చు ఎరువు కావచ్చు ఆ భూమిలో ఎంతో కొంత ఇమిడి ఉంటే ఈ ఎరువులు ఏం చేస్తాయి అంటే వాటిని కూడా క్షీణిచ్చేస్తాయి ఇట్ల చేసినప్పుడు రైతుకు అనేక నష్టం వాటిల్లుతుంది కాబట్టి వాతావరణానికి అనుకూలంగా ఉండే పంటలనే సాగు చేయాలి నీరు కూడా ఎంత పెట్ ఎంత కట్టాలో అంతే కట్టాలి మందులలో కూడా ఎక్కువ శాతం ఈ కెమికల్స్ కాకుండా సేంద్రియ ఎరువులు వాడితే పంటలలో దిగుబడి కాని పంటలలో నాణ్యత కాని భూమికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉంటుందని మా సూచన రైతులు పంటలు పంటకు మందు కొనే ముందు దాన్ని ప్ర ప్రక్రియ ఎలా వాడాలో దాని ప్రక్రియ పూర్తిగా చదవాలి చదివి అర్థం చేసుకొని ఏమాత్రం ఏ మోతాదులో ఉపయోగించాలో అదే మోతాదులో అది ఉపయోగించాలి ఎక్కువ ఉపయోగించేస్తే పంటకు నష్టం వాటిల్లుతుంది

మేధావులతో చర్చించి పంటకు ఎటువంటి నివారణ తీసుకుంటే బాగుపడుతుంది అనే అంశాల పైన వారు పరిశోధించి ఎరువులు వాడినట్లయితే పంటకు ఎటువంటి నష్టం జరగదు తర్వాత పంట నాశనం అవ్వడం అనేది రెండు అంశాల పైన ఆధారపడి ఉంటుంది మొదటిది వాతావరణం

తర్వాత

కొంచెం డెలికేట్ లైక్ కొంచెం క్వాలిటీ లెస్ మందులు కాని ఎవరో చెప్తే ఏదో చెప్తే వాటిని నమ్మి వేయడం వల్ల ఈ పంట నాశనం కావడానికి చాలా ప్రభావితం చూపిస్తుంది కాబట్టి రైతులు వాతావరణం జరిగినదానికి వాతావరణం వల్ల నష్టం జరిగినదానికి ఎవరు ఏం చేయలేరు కాబట్టి కనీసం ఈ